మనం వంట మొదలు పెట్టేటప్పుడు ఏ వంటకైనా సరే కూరగాయలు మసాలాలు రెండు కూడా అవసరం అవుతాయి కూరగాయలు మాత్రమే ఉపయోగించి చేసేది సాంబార్ సాంబార్ తయారు చేసేటప్పుడు మనం ముందుగా కూరగాయలనేవి కట్ చేసి ఉంచుకోవాలి దీని వల్ల మనకి టైం అనేది కొంత సేవ్ అవుతుంది ఆ కూరగాయలు మనకు దగ్గర్లో అందుబాటులో ఉన్న కూరగాయలు ఏవేవి అంటే ములక్కాడ ఆనపకాయ ముల్లంగి దుంపలు బెండకాయలు ఇలా కొన్ని కూరగాయలు అవసరం అవుతాయి దాంతోపాటు కొన్ని కొంచెం కొంచెం మసాలాలు కూడా దీనికి ఉపయోగపడతాయి అవి ఏంటంటే సాంబార్ మనం చేస్తాము కాబట్టి సాంబారుకి ఫ్లేవర్ కలిగిన సాంబార్ పొడి గరం మసాలా పొడి ఈ రెండు పొడులు యూజ్ చేస్తాము ఆంతే కాకుండా దీంతోపాటు టేస్ట్ కొంచెం మంచిగా రుచి వాసన రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకుని మనం ఉపయోగిస్తాము ఇక నెక్స్ట్ ఇంకా రెండవ ఉదాహరణ ఏంటంటే మసాలాలు ఎక్కువగా ఉపయోగించి చేసే వంటకము బిర్యాని ఈ బిర్యానీ అనే సరికి బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి ఇందులో ఎక్కువ మసాలా ఉపయోగించి చేయాల్సింది చేయాల్సింది ఏంటంటే చికెన్ బిర్యాని అన్నమాట దీనికి చికెన్ని ముందుగా ఒక రెండు గంటల పాటు నానబెట్టాల్సి వస్తుంది దానికోసం మనం కొన్ని రకాల దినుసులు అవసరమౌతాయి దానికి ఏంటంటే చికెన్ కడిగిన తరువాత ధనియాల పొడి జీలకర్ర పొడి వైట్ పెప్పర్ పొడి బ్లాక్ పెప్పర్ పొడి నిమ్మకాయ ఒక ఎగ్ చికెన్ మసాలా గరం మసాలా అదే విధంగా కొంచెం కొంచెం అందులో లవంగం మొగ్గలు దాల్చిన చెక్క ఇవి దాల్చిన చెక్క మిర్యాలు ఎండు మిర్చి ఇవి గ్రైండర్లో మిక్స్ అదే గ్రైండర్లో ఆడిన తరువాత పొడి వస్తుంది ఆ పొడిని కూడా యూజ్ చేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట ఇవి వేసిన తరువాత దీంతోపాటు ఒక గంట ముందు కూడా బిర్యానీ బియ్యాన్ని నానబెట్టుకోవాల్సి వస్తుంది దీని వల్ల మనకి వంట చేసేటప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఒక దాని తరువాత ఒకటి ప్రశాంతగా వేసుకోవచ్చు అదే విధంగా ముఖ్యంగా బిర్యానీలో మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ కాదు మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఏమైనా ఉంది అంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మనం చేసే ఆహారానికి ఆ పదార్థం రుచి వాసన మంచిగా వస్తాయన్నమాట